నేను బ్యాంకు లో అకౌంట్ ఓపెను చేయాలనుకుంటున్నాను అండి ఎవరిని కలవాలండి అవునండి సరేనండి చేయలేదండి అప్లికేషను ఫాము ఉంటుందా అండి దినికి లేదండి ఎక్కడా లేదండి ఇదే మొదటిసారండి తీసుకోవడం ఏం చేయాలో ఎలా చేయాలో నాకు తెలియదండి కొద్దిగా చెప్పరా అండి అప్లికేషను తెలుగులోనైనా పూర్తిచేయొచ్చా అండి ఇంగ్లీషులోనే చేయాలండి అవునా ఎవరినైనా రాయమంటే రాస్తారండి ఫోటోలు ఆధారు కార్డు రేషను కార్డు కావాలండి ఇవన్నీ తీసుకుని అప్లికేషను పూర్తిచేస్తే మీకు ఇస్తే అవునండి సరేనండి అవునండి సరేనండి కావాలండి ఏటీఎం కూడా కావాలండి ఆన్లైన్ లో కూడా చేసుకోడానికి ఉంటుంది కదండి అది కూడా చేయవచ్చా అండి వచ్చాక చేయాలండి సరేనండి ముందైతే అకౌంటు ఓపెను చేసుకుని అకౌంటు ఓపెను చేసుకున్నాక అయితే ఏటీఎంకి అప్లికేషను పెట్టుకోవాలా మళ్ళిని అంతేకదండి సరేనండి అప్లికేషను పూర్తిచేసి ఇవన్నీ ఇస్తానండి అప్పుడు మీరు అకౌంటు ఓపెను చేద్దురుగాని అలాగే నాకు ఆన్లైన్ కూడా ఏటీఎం కూడా చేసేయండి నాకు చాలా థ్యాంక్స్ అండి అన్నీ వివరలు తెలిసినందుకు